మా ఊరిలోకి ఒకరు వచ్చారు మనా మా పెద్దమ్మ వాళ్ళ కోడలు ఇట్లా వీళ్ళున్నారు వీళ్ళేట్లయితే విస్టీజ్ అనే ఒక దాంట్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయితే విస్టీజ్ అని మంచి ప్రొడక్ట్సు మంచి హెల్త్ సప్లిమెంట్సుదీ పొలంలకి ఏ మంచిగా మంచి గండీ వస్తుంది మంచి విత్తనాలు మంచిగా వస్తాయి నీట్గా ఉంటుంది ఏం రోగం రాదు అని జెప్పారు మన హెల్త్ సప్లిమెంట్సు మంచిగా ఉన్నాయి అన్నీ మంచిగా ఉన్నాయి దీనిలో ఇళ్ళ మంచి ఫ్యూచర్ ఉంది విస్టీజ్ అంటే మళ్ళీ ఇప్పుడు మన ప్రొడక్ట్స్ కొనుడు ఇట్ల సేల్ చేయడం ఇవన్నీ ఓకే అది ఆర్సిఎం అనే అట్ల ఏం కాదు మంచిగా ఇది దీనిలో ఎట్లున్నది అంటే ఫ్యూచరు మంచిగా ఇప్పుడు వీళ్ళది ఐడీ ఉంటుంది జాయిన్ కావాలి జాయిన్ అయితే మన ఆధార్ కార్డ్ ఉన్ను మన జాయిన్ అయినాక ఇది మా మమ్మీనే ఎట్నో అడిగింది వచ్చి మా షాపు అట్లయితే వేరే బ్యాంగిల్ స్టోర్ షాప్ ఉంటుంది వచ్చి అడుగుతే ఇట్ల విస్టిజ్ అని మంచీ అని చెప్పిర్రు చెప్తే మా మమ్మీ ఫస్ట్ నమ్మలేదు డబ్బులు కట్టుడా అన్నది ఫస్టు డబ్బులేం గట్టేది లేదు కాకపోతే దానిలో హెల్త్ సప్లిమెంట్సు చాలా బాగున్నాయి ఇగా అది విస్టీజ్ అనేది ఇగ చాలా మంచిదని మా మమ్మీ జాయిన్ అయింది జాయిన్ అయి ఫస్ట్ రోజు మీటింగ్క్ వెళ్ళింది మీటింగ్కు వెళ్ళి అది మీటింగ్ని చూసింది చూసినాక అది ఓకే అనిపించినాక అందరిని జాయిన్ చేసి అల్ల ఈ ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఇంకా మన ఫీవర్సు ఉన్నవాళ్ళకు ఇంకా ఏమన్నా బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళకు ఇంకా అందరికి ఓకే అవుతుంది చాలా బాగుంటుంది అందుకే విస్టిజ్లో జాయిన్ అయినాక మంత్లీ మంత్లీ సాలరీ పడుతుంది సాలరీ అంటే ఇప్పుడు మంత్లీ ఎంతంటే ఇప్పుడు ఒకా ఫస్టు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితది సాలరీ తర్వాత ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ దాక స్టార్ట్ అవుతుంది సాలరీ చాలా బాగుంటుంది విస్టిజ్ అని అందుకే మా ఊరిలోకి వచ్చి ఇట్ల మా ఊరిలో చెప్పిర్రు చెప్తే జాయిన్ అయింది హెల్త్ సప్లిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని చాలా బాగున్నాయి ఇట్ల పొలం ఇంకా చాలా బాగుంది విస్టిజ్ అనేది గుడ్ ప్రొడక్ట్ గుడ్డు విస్టిజు బ్రాంచ్ విస్టిజ్ గుడ్